సార్ నా కారు వీల్ అలైన్మెంటూ ఇంకోకటి వీల్ అలైన్మెంట్ చెయ్యాలి ఒకటి కార్ కూడా ఇంజెన్ లైట్ బ్లింక్ అవుతుంది సార్ ఇలా మళ్ళీ అది అవును ఇక్కడ మొన్న లాంగ్ డ్రైవ్కి వెళ్ళానండి గోవా వెళ్ళాను అలానే కొద్దిగా దాని తర్వాత ఈ ప్రాబ్లెమ్స్ అన్నీ వచ్చాయి మళ్ళీ ఎలా సార్ ఏం చెయ్యాలి కొద్దిగా బాగా రాష్గానే ద నడిపాము

కొద్దిగా ఆగుతుంది మళ్ళీ అవుతుంది ఆగుతుంది మళ్ళీ అవుతుంది

మళ్ళీ మొత్తం ఎంత అవుతుందన్నా ఖర్చు మరి

సరే అన్నా తెస్తా తెస్తాలే కానీ ఇంజెన్ లైట్ బ్లింక్ అవుతుంది కదా దానికి చేయడానీకి ఏం లేదా ఇది సరే సరే కొద్దిగా తక్కువ చూడన్నా మరీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నావు ఓ పార్ట్సు అక్కడే దొరుకుతాయా లేకపోతే మళ్ళీ వేరే దగ్గరకి వెళ్ళాల్నా షోరూమ్లో ఆన్ ఆన్